హలో అవునండి మీ పేరే అవి ఇంకా ఏమీ మాకు చెప్పలేదండి నేను ఏదన్నా ఇచ్చే పనైతే నేను ఒకసారి కనుక్కొని మీకు ఇవ్వ ఇవ్వాలి ఉంటే అబ్బా ప్రస్తుతం అయితే గ్యాస్ సిలిండర్ ఒక్కటే వచ్చుదండి లేకపోతే ఒక్క నిమిషం ఆగండి మీ పేరేందండి ఇప్పుడైతే ఏమి రాలేదు సార్ మీకు ఒక ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే వస్తుంది దాంతో పాటు ఏవీ రావు సరే అండి ఏమన్నా వస్తే నేను కనుక్కొని మీకు చెబుతానండి సరే అండి